హలో చెప్పండి అదే నాకు కుడి భుజం నొప్పిగా ఉందండి మూడు రోజుల నుంచి అండి అంటే ఇది ఎక్కడ పడలేదండి ఇంట్లో పని చేసుకుంటు ఉంటాను అండి అంతే అది జబ్బ లాగేస్తుంది

అలాగే అండి

అలాగే అండి ఇంకేమి లేవండి పని చేస్తున్నప్పుడు వస్తుంది అండి పడుకున్నప్పుడు లేదండి పని చేసుకుంటు ఉంటాను కదండి అప్పుడు వస్తుంది అండి నొప్పి కుడి భుజం

అలాగే

అలాగే అలాగే అండి